నేను మా ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ చదివినప్పుడు మా ఫ్రెండ్ చాలా బాగా చదివేవాడు నేను బాగా బాగా చదివేవాణ్ణి మా ఫ్రెండ్ ఒక జనరల్ నాలెడ్జి బుక్ తెచ్చిచ్చేవాడు ఆ జనరల్ నాలెడ్జి బుక్తో మేము బాగా చదివి బాగా మార్కులు తెచ్చుకునేవాళ్ళం తెచ్చుకున్న తర్వాత మా ఫ్రెండ్ మంచి మార్కులు వచ్చాయి మా సార్ కూడా పర్వాలేదు మీరు బాగా చదువుతున్నాడు అని చెప్పేవాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇంకా ఇంకా బాగా చదివేవాళ్ళము చదివిన తర్వాత మాకు మంచి నెల గడిచిన తర్వాత స్కూల్ హాలిడేస్ ఇచ్చినారు స్కూల్ హాలిడేస్ ఇచ్చాక మేము ఒక టూర్కి వెళ్ళాము టూర్కి వెళ్లి మంచి మంచి విన్యాసాలను చూసి మాట్లాడి బాగా ట్రైనింగ్ అయ్యి వచ్చాము ట్రైనింగ్ అయిన తర్వాత మంచి మంచి సన్నివేశాలను చూసి ఆనందించగలము మంచి జూ పార్కుల్లోకి వెళ్ళినప్పుడు మ ఒక సన్నివేశాన్ని చూసి ఆనందించి నేను మా ఫ్రెండ్ ఆనందించే వాళ్ళము ఆనందించిన తర్వాత ఒకసారి చెన్నైకి పోదాం అని మా ఫ్రెండ్ అడిగాడు అడిగిన తర్వాత సరే వెళ్దాము అని చెప్పాను వెళ్దాము అని చెప్పిన తర్వాత వెళ్లి నేను మా ఫ్రెండ్ ఒక హోటల్లో కూర్చున్నాము హోటల్లో కూర్చున్న తర్వాత టిఫిన్ ఆర్డర్ చేసాము టిఫిన్ ఆర్డర్ చేసిన తర్వాత టిఫిన్ బాగానే ఉన్నది అక్కడ టిఫిన్ బాగున్నది మీరు ఇంకా బాగా చేయండి అని చెప్పి ఇరవై రూపాయలు ఇచ్చి మీరు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయండి అని చెప్పి వచ్చాము సరే ఇంక పోకపోవచ్చు మనం చెన్నైకి వెళ్దాము అని చెన్నైకి బయలుదేరాము చెన్నైకి వెళ్లిన తర్వాత మేము మంచి మంచి సన్నివేశాలను గుర్తించి మాట్లాడి వచ్చాము అక్కడ మా పాత నాటి స్నేహితుడు కలిసి మాట్లాడి వచ్చాము పాత నాటి స్నేహితులతో ఇంకా నా స్నేహితుడి పేరు జానకిరామ్ కళ్యాణ్ రామ్ విష్ణు వీళ్లంతా వచ్చారు వచ్చిన తర్వాత అంతా ఒక హోటల్కి వెళ్ళాము మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన తర్వాత బిర్యానీ తిన్నాము బిర్యానీ తిని వచ్చాక మా అన్నయ్యతో వాళ్ళతో తిరిగి వచ్చాము వచ్చిన తర్వాత నేను మా అన్నయ వీళ్ళందరూ ఒక రెస్టా ఈ రెస్టారెంట్కి వెళ్లి రెస్టారెంట్కి వెళ్లి బాగా తినేసి వచ్చాము మళ్ళీ వాళ్ళు ఇంటికెళ్లారు మేము బస్సుకి వచ్చి ఇంటికి వచ్చాము తర్వాత నేను వ్యవసాయ విభాగం నుంచి వ్యవసాయం నుంచి వచ్చాక నేను మిరపతోట వేసాను వ్యవసాయంలో మిరపతోటకి ఎరువులు మందులు కలుపు ఇవన్నీ చేస్తే ఒక ఎకరానికి పది కింటాలొస్తాయ్ ఆ పది కింటాల్లో ఒక కింటా మూడు వేల రూపాయలు ఆ విధంగా మూడొందల కింటాళ్లు పండించాం మాకు అందుబాటు ధరలో లేనప్పుడు మేము ఒక చిన్న మార్కెట్కి వెళ్లి ఈ ముంబై మార్కెట్కి వెళ్లి ముంబై మార్కెట్లోని రేట్లను కనుక్కొనే వాళ్ళం కనుక్కున్న తర్వాత పండిన మిర్చిని మేమనుకున్న ధరలకే అమ్మేవాళ్ళము మేమమ్మిన ధరలకి వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకుంటారు లేదా వద్దనేసి వెళ్ళేవాళ్ళు మేము మా మాకిష్టమైన రేట్లకి ఇచ్చి పోయేవాళ్ళము అలా అలా తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకుని పోయేవాళ్లు మళ్ళీ మిర్చిలో మాకు బాగా మంచి ఆదాయం వచ్చింది ఆదాయం వచ్చిన తర్వాత కర్బూజ వేసాము కర్బుజాలో మొత్తం అరవై ఆరు వేలకి క్రాప్ వచ్చేస్తుంది క్రాప్ వస్తుంది వచ్చిన తర్వాత మాకు మంచి ఆదాయం వస్తుంది స్టార్టింగ్ నుంచి చెప్తాను కర్బూజా విత్తిన అయిదు రోజుల తర్వాత మొలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత రోగర్ అనే మందును వదలాలి మందును విడిసాక ఈ మందుల్ని ఒక స్టెప్ స్టెప్ వారీగా ఏడు స్టెప్లు వదలాలి ఆ ఏడు స్టెప్లు ఎలా అంటే ఫస్ట్ పన్నెండు రోజులకి ఒక స్టెప్ మళ్ళీ పద్నాలుగు రోజులకి ఒక స్టెప్ ఇరవై రోజులకి ఒక స్టెప్ ముప్పై రోజులకి ఒక స్టెప్ ఇలా స్టెప్పుల వారీగా వదులుకుంటా రావడమే అలా వదులుకుంటూ వచ్చినప్పుడు అదే కొద్దీ కొద్దిగా వదులుకుంటూ వచ్చినపుడు మన చెట్టు పెద్ద పెద్దదిగా వస్తుంది ఇంకా అలా పెద్ద పెద్దదిగా రావడం వలన మన గ్రోత్నెస్ బాగా పెరుగుతుంది అలా పెరగడం వలన చెట్టుకి బాగా గ్రోతింగ్ వచ్చి చెట్టు యొక్క పెరుగుదల బాగా వస్తుంది చెట్టు యొక్క పెరుగుదల బాగా రావడం వలన మనకి చెట్టు ఒక చెట్టుకి ఒకటి లేదా రెండు కాయలు నిలబడుతుంది ఒక కాయ పదిహేను కిలోల లెక్కన రెండు కాయలు ముప్పై కిలోలు వస్తుంది అలా రావడం వలన మనకి మంచి యీల్డింగ్ అవ్వడంతో మనకి మనం అనుకున్న గిట్టుబాటు ధరలకు అమ్ముకోవచ్చు అలా అమ్ముకోవడం వలన మనకి మంచి ఆదాయం వస్తుంది నాకు తెలిసి వాటర్ మిలాన్ అదే కర్బూజా మాకు బాగా సెట్ అయింది అలాగే మాకు ముప్పై మూడు ఆ ముప్పై మూడు వార్లను మళ్ళా సంవత్సరంలో ఒక లక్ష అరవై వేలు దాకా ఆదాయం వస్తుంది ఆ ఆదాయం వచ్చిన అమౌంట్తో మేము ఒక ఇల్లును కట్టుకున్నాము ఇల్లును కట్టుకున్న తర్వాత నాకు ఒక పెళ్లి ముహూర్తం పెట్టారు పెళ్లి ముహూర్తం పెట్టాక నాకు పెళ్లి వయసు వచ్చిందనేసి పెళ్లి ముహూర్తం పెట్టి ఒక పెళ్లి చేసారు పెళ్లి చేసిన తర్వాత నా మా భార్య అవును మా భార్య ఊరు కానూరు నుంచి నాకు పెళ్లి సంబంధం చూసారు పెళ్లి సంబంధం చూసిన తర్వాత నాకు ఒక పదైదు రోజులు పెళ్లి స్టార్ట్ చేసారు పెళ్లి స్టార్ట్ చేసిన తర్వాత మా మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ వాళ్ళు నేను తని తనీగా వచ్చాము వచ్చిన తర్వాత మా తమ్ముడు మా తమ్ముడిని మా పక్కే చేర్చుకున్నాము చేర్చుకున్న తర్వాత మా తమ్ముడు మాకు నెలకు పదివేలు పంపించేవాడు పదివేలు పంపించిన తర్వాత నేను మా తమ్ముడు ఒకే విధముగా ఉండేవాళ్ళము అలా ఉండడం వల్ల మా తమ్ముడికి చాలా బెనిఫిట్గా ఉండింది మాకు కొంచం ఇబ్బందికరంగా అలాగా ఉండినా మా తమ్ముడితో చాలా స్నేహంగా తిరిగే వాళ్ళము అలా తిరగడం వల్ల మా భార్య కానీ మా నా తమ్ముడు గానీ నేను కానీ మా పిల్లలతో కానీ బాగా సంతోషంగా బతికేవాళ్ళం అలా సంతోషంగా బతికే మూమెంట్లో ఒక చిన్న చిన్న సర్దుబాట్లు వచ్చినాక మంచిగా ఉండేవాళ్ళము మళ్ళీ మా అమ్మ ఒక పని ఆశ వర్కర్గా పని చేస్తుంది మా అమ్మ పని చేసిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళు బయోమెట్రిక్స్తో చేసుకుంటూ పోయేవాళ్ళము బయోమెట్రిక్ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ మా అమ్మ పని నేనెత్తుకుని చేయడం వల్ల మా అమ్మకి కూడా కొంచం పని హెల్ప్ఫుల్గా ఉండేది మా నాన్న హెల్త్ బాగాలేనప్పుడు నేను మిల్లులకు పోయేది ఆవులు మేపేది అలా చేయడం వలన మాకు చాలా ఆనందకరంగా ఉండేది ఆ ఆనందకర సమయంలో ఎంతో విధంగా మేము నాన్నతో కలిసి ఎంతో హాయిగా ఉండేవాళ్ళము నేను మా నాన్న అమ్మ తమ్ముడు అమ్మ మా భార్యతో పాటు బాగా హ్యాపీగా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే నేను మా రిలేషన్ వాళ్ళతో కానీ ఒకే ఒక మాట చెప్పేవాడిని ఆ మాట ఏందంటే ఇప్పుడు మన ఎంత హ్యాపీగా ఉన్నాం అంటే ఆ హ్యాపీనెస్ ఎవరివల్ల వస్తుందంటే మన ఇంట్లోవాళ్ళు పరిస్థితిని బట్టి మన హ్యాపీనెస్ వస్తుంది అలాగా హ్యాపీనెస్ వచ్చిన తర్వాత ఎందుకు ఆ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత మనం ఎలాగ ఉండాలో అలాగా ఉండొచ్చు అలా ఉండడం వల్ల మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది తెలుస్తుంది అలాంటప్పుడు మనం ఉన్న పిల్లలతో కానీ మనం ఉన్న వస్తువులతోనే ఎట్టన్నా సర్దుకునిపోవచ్చు మా నాన్న కాడా మాకు మంచిగా చెప్పేవాళ్ళు బాగా చదవండి బాగా చదివారంటే మంచి స్థాయికి వెళ్లొచ్చు అని చెప్పేవారు అలా చెప్పిన తర్వాత మా నాన్నని మేము ఏదో అనుకున్నాం కానీ మా నాన్న మాకు చాలా హెల్పఫుల్గా ఉన్నాడు ఇప్పుడుదా తెలిసింది అదే విధంగా నేను మా నాన్నతో పాటు ఏదో గొప్ప స్థాయికి వెళ్తామని అనుకున్నాము అలా గొప్ప స్థాయికి ఎప్పుడొస్తామో గానీ మా నాన్న చెప్పేది మాత్రం నేను కన్ఫర్మ్గా వింటామని చెప్తున్నాను మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవారు మీరు బాగా చదవండి బాగా ఉండండి బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం వస్తే మీరు చాలా జీవితాన్ని గడుపుకోవచ్చు అని చెప్పేవారు అలా చెప్పడం అలాంటి అలాంటి చెప్పేవాళ్ళు వేరే లేరని మేము ఇన్నిరోజులు చింతించాము బాధపడ్డాము అలా బాధపడిన సమయాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమయాలను మీ రెవురు రావద్దని మీరు హ్యాప్పీగా వుండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను